మేము విదేశాలకి వెళ్ళాలని అనుకుంటున్నాము మా పాస్పోర్ట్ని మేము పునరుద్ధరించుకోవాలనుకుంటున్నాము మా జనన నమోదను అధికారిక రికార్డులో అప్డేట్ చే అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నాము మేమొచ్చేసి కర్నూల్లో ఉంటున్నాము రిసరీఫ్ నగర్లో ఉంటున్నాము మా మా ఇంటి నెంబర్లు వచ్చేసి ముప్పై నాలుగు డ్యాష్ డెబ్భై ఏడు మా పాస్పోర్ట్ సరిగ్గా ఉందో లేదో మేము చెక్ చేసుకోవాలనుకుంటున్నాము డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే మా పాస్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది మేము మా రెఫరెన్స్ నెంబర్ని కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాము ఏడు ఆరు మూడు నాలుగు ఐదు ఆరు సున్నా తొమ్మిది నాలుగు